చెప్పండి మేడం మీకేం కావాలి బడ్జెట్ ఎంతన్నారు ఓకే మీరేమన్నా అనుకున్నారా మ్యామ్ ఈ మోడల్ కావాలి అని ఓకే మ్యామ్ ఇది చూడండి ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఓకే ఒకసారి ఇది చూడండి మ్యామ్ ఇది బాగుంటుంది మ్యామ్ చూడండి ఒకసారి ఇది చూడండి మ్యామ్ దీంట్లో స్పీడ్ చాలా బాగుంటుంది మైలేజ్ బాగా ఇస్తుంది వాటికంటే దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి మీ బడ్జెట్లోనే వస్తుంది కలర్స్లో టూ కలర్సే ఉన్నాయి మ్యామ్ ఇది ఇంకోకటి ఆ ఓకే మ్యామ్ అక్కడ ఉంది చూడండి ఓకే మీ బడ్జెట్లోనే ఉంటుంది నైన్టీ ఫైవ్ అలా ఉంటుంది మ్మ్ ప్రాసెసింగ్ బయట చేయించుకోవాలి మ్యామ్ ఓకే అక్కడ బిల్ పే చేయండి మ్యామ్